నేను నిన్న మీ ట్యాక్సీని నా టూర్కి వెళ్ళాలని బుక్ చేసుకున్నాను అండి కానీ అనుకోని కారణాల వల్ల నిన్న టూర్ను క్యాన్సల్ చేసుకుంటున్నాను వాయిదా వేసుకుంటున్నాను నిన్న నేను మీకు అడ్వాన్స్గా ఐదు వేల రూపాయలు ఇచ్చాను అండి ఇలా క్యాన్సిల్ చేసుకోవడం వల్ల నేను రాలేకపోతున్నాను కదా అందువల్ల నా అడ్వాన్స్ నాకు తిరిగి ఇవ్వాలని అడగడానికి కాల్ చేశాను అండి నిన్న నేను ఫై ఐదు వేల రూపాయలు పంపించాను అడ్వాన్స్గా దయచేసి నా అడ్వాన్స్ను మీరు ఫోన్పేలోనా జీపేలో అయిన నాకు కొంచెం పంపించండి లేదు అంటే నా బ్యాంక్ అకౌంట్ చెప్తాను దానికి అయినా కొంచెం పంపించండి